క్రీడలు మన మానసిక శారీరక సామాజిక వికాసానికి చాలా అవసరం అవి మనల్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాయి శరీరం దృఢంగా ఉంటుంది క్రీడలు ఆడడం వల్ల శరీరం బలంగా ఆరోగ్యంగా ఉంటుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది వ్యాయామం చెయ్యడం వల్ల రోగాల నుండి రక్షణ లభిస్తుంది